హలో చెప్పండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా కలుస్తాము ఎప్పుడా అంటే ఇంకొక టూ ప్రాజెక్ట్స్ హ్యాండ్లో ఉన్నాయి మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే తప్పకుండా ఎక్కడో ఓ దగ్గర కలుస్తాను నిజం తప్పకుండా కలుస్తాము గట్టిగా అనుకో అయిపోతదీ డైలాగ్ అంటే డైలాగ్ అయితే మూవీస్లోనే ఉంటుంది కలుస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓ థ్యాంక్ యూ మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మాలాంటి వాళ్ళని

మీరే కాకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ అని ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా కలుస్తాము ఓకే ఓకే